మా ఇంటర్ స్కూల్లో ప్రతీ ఫెస్టివల్కి పోటీలు పెట్టేవాళ్ళు లెమన్ అండ్ స్పూను కో కో కబడ్డీ టెన్నికాయిట్ షటిల్ హాకీ ఇలా చాలా పెట్టేవాళ్ళు అవి పెట్టడం వల్ల క్రీడ గేమ్స్ మీద పిల్లలకి ఆడాలి అన్న ప్రోత్సాహం అనేది ఇస్తున్నారు ఇలా ఆడించటం వల్ల మనం ఎన్నో పెద్ద పెద్ద స్థాయిల్లో నేషనల్ లెవెల్స్లో ఆడగలుగుతున్నాము గేమ్స్ అనేవి అలా ఆడటం వల్ల పిల్లల యొక్క ట్యాలెంట్ని అనేది మనం గుర్తిస్తున్నాము